మా యొక్క స్వస్థలమునకు మా స్వస్థలానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న మన అక్కడ స్వస్థలం అంటే మనం పుట్టిన పెరిగిన ఊరు మనం పుట్టిన పెరిగిన ఊరు కాబట్టి ఆ స్థలం అంటే మనకు చాలా ఇష్టపడతాం ఎందుకంటే అక్కడ అమ్మా నాన్నలు ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు బంధుమిత్రులు ఉంటారు అందరు ఉంటారు అందరు ఉండడం మూలంగా అక్కడ మనం అందరము మనం మన మన స్వస్థలమునకు వెళ్ళేటప్పుడు మన స్వస్థలం నుండి వేరే చోటికి వచ్చేటప్పుడు అక్కడ నుండి మన స్వస్థలానికి వెళ్ళేటప్పుడు మనం చాలా సంతోషిస్తాం ఎందుకంటే అందరు కూడా ఆప్యాయంగా పలకరిస్తారు కాబట్టి ఆప్యాయంగా మాట్లాడతారు కాబట్టి మన అక్కడ అంటే అక్కడ మనం మనకు తిరిగిన ఊరు పెరిగిన ఊరు కాబట్టి అక్కడ ఉన్న పచ్చ పొలాలు అక్కడ ఉన్న ఆ యొక ప్రదేశం అక్కడ ఉన్న మనం ఎక్కడ అయితే మనం చూడదగ్గ ప్రదేశం ఎక్కడ అయితే ఉన్నాయో అవి అన్నీ కూడా మనకు సంతోషకరంగా ఇస్తాయి అందువలన స్వస్థలానికి కానీ సొంత ఊరికి వెళ్ళేటప్పుడు మనకు చాలా ఇష్టపడతాం అన్నమాట ఆ ఇష్టం ఏంటంటే మనం తిరిగిన ఊరు మన పెరిగిన ఊరు మనకు ఆ యొక్క స్థలం అంతా మనం తిరుగుతాం కాబట్టి మనకు చిన్నప్పటి నుండి ఇంచు ముంచు పెళ్ళి అయ్యేవరకు కూడా మనం సొంత ఊరు సొంత ఊరులో ఉంటాం కాబట్టి అక్కడ నుండి మనం చదువుకుంటే లేదని మనం ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఇతర ప్రాంతాలకు వ వ వచ్చినప్పుడు ఆ ఇతర ప్రాంతాలకు వచ్చిన మన సొంత ఊరుకి వెళ్ళేటప్పుడు మనకు ఆ యొక్క నా స్వస్థలానికి నేను వెళ్తున్నాను నా నా సొంత ఊరికి నేను వెళ్తున్నాను నా ఆ యొక్క అక్కడ ఉన్న ప్రదేశం అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అక్కడ ఉన్న బంధుమిత్రులు అందరు కూడా ఉంటారు ఆప్యాయంగా మనం అందరు కూడా కష్టసుఖాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పి మనం ఆ సొంత ఊరుకు వెళ్ళేటప్పుడు చాలా ఇష్టపడి ఆ ఊరికి వెళ్తాం